నేను ఎక్కువగా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటివి ఎక్కువగా యాప్లు వాడతాను అండీ వాట్సాప్ అనేది కమ్యూనికేషన్ కోసం నా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం కోసం వాడతాను ఇన్స్టా అనేది రీల్స్ చూడటానికి ఎక్కువగా వాడతాను అండి తరువాత ఫేస్బుక్ అనేది ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ కోసం వీడియోస్ చూడ్డానికి వాడతాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు కూడా చేస్తూ ఉంటాను నాకు సమయం ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాను యూట్యూబ్లో ఎక్కువగా తెలుగు వీడియోస్ జబర్దస్త్ ఇలాంటి టీవీ షోస్ చూస్తాను ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు షార్ట్ వీడియోస్ కూడా యూట్యూబ్లో చూస్తాను చూసినప్పుడు తరువాత డౌన్లోడ్ చేయాలని అనుకుంటే చేస్తాను లేకపోతే లేదు ఫేస్బుక్లో ఎక్కువగా వాడటం లేదు కానీ పోస్ట్లు చేస్తాను ఎక్కువగా వాట్సప్ ఇన్స్టాగ్రామ్ వాడతాను వీటి వల్ల నాకు టైం తెలియకుండానే రోజు గడుస్తుంది అంత ఎక్కువగా వాడుతున్నాను ఇంస్టాగ్రామ్ అయితే పోస్ట్ చేయవచ్చు వీడియోస్ ఫాలోవర్స్ ఉంటారు నేను కొంత మంది ఫాలో అవుతాను నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కొంత మంది ఉంటారు బాగుంటుంది